నేను ఇప్పటివరకు తీసిన ఫోటోలు చాలా భిన్నంగా ఉంటాయి నేను ప్రకృతి దుశ్యాలను నగరాలను వ్యక్తులను అలాగే వస్తువులను అనేక ఇతర అంశాలపై ఫోటోలను తీస్తూ ఉంటాను నేను సాధారణంగా నా కెమెరా ద్వారా చూసే ప్రపంచాన్ని చిత్రీగించడానికి ప్రయత్నిస్తాను కానీ నేను కొన్నిసార్లు కల్పిత మరియు ఆలోచనాత్మక ఫోటోలను కూడా తీస్తాను నేను తీసిన కొన్ని ఫోటోలు ఒక ప్రశాంతమైన సరస్సు యొక్క చిత్రం దాని ఉపరితలంపై చిన్నా పెద్ద తుఫాను కనిపిస్తుంది ఒక నగరంలోని ఒక చిన్న వీధి యొక్క చిత్రం దానిలోని నివాసితులు తమ రోజువారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే ఒక చిన్న పిల్లవాడి యొక్క చిత్రం అతను ఒక చెట్టుపై కూర్చుని ఒక పుస్తకం చదువుతూ ఉంటాడు ఆ ఆకాశంలోని నక్షత్రాల యొక్క చిత్రం అవి ఒక అందమైన సమూహ సమూహాన్ని సృష్టిస్తాయి నేను తీసిన ఫోటోలను ప్రజలు ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను నేను కెమెరా ద్వారా ప్రపంచాన్ని చిత్రీకరించడం ద్వారా ప్రజలకు కొత్త చూ కొత్తగా చూపించగలుగుతున్నాను అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నేను అడవులను పర్వతాలను సముద్ర తీరాలను మరియు ఇతర ప్రకృతి దృశ్యాలను ఫోటోలు తీయడానికి ఇష్టపడతాను నేను నగరాలు యొక్క భావ భవనాలు కలలు మరియు సంస్కృతిని ఫోటోలు తీయడానికి ఇష్టపడుతూ ఉంటాను అలాగే కళాఖండాలను ఆహారాలను ఫ్యాషన్ మరియు ఇతర వస్తువులను కూడా ఫోటోలను తీయడానికి ఇష్టపడుతూ ఉంటాను